నమస్కారమండి ఎవరు కావాలండి చెప్పండి ఏంటి సార్ చెప్పండి

అదేలేండి వాళ్ళది అదే అండి అంటే మేము చాలా సంవత్సరాల నుంచి కుడున్నామండి ఇలా కొంత మంది స్కూళ్ళు కూడా కుట్టి ఉన్నాము ఇంతకుముందు ఏంటంటే మా ఎప్పటి నుంచో కుట్టేవాళ్ళము కాబట్టి ఇక్కడ అందరికి బాగా పరిచయం అండి అందుకే అలా చెప్తారు ఇంకా ఇక్కడా మగవాళ్ళవి కుడతామండి ఆడవాళ్ళవి కుడతాము పిల్లలివి కూడా కుడతాము మా దగ్గర నేనూ ఇంకా ఇద్దరాడవాళ్ళు ఇంకొక మగతను కూడా ఉంటారండి మీకు ఎలా ఎవరికి కావాలంటే అలా కుడతామండి అదేనండి ఒక నెలలో అంటే ఎంత మంది ఉంటారండి సుమారుగా మీ మీ పాఠశాలలో అలా అంటారండి అంటే ఇప్పుడు మీరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి మొత్తం అందరికి కుట్టించాలి అనుకుంటున్నారండి అంటే ఏమీ లేదండి పిల్లలకొక రేటు ఉంటుందండి కొంచం ఆడవాళ్ళకొక రేటు అదే అమ్మాయిలకొక రేటు మగవాళ్ళకొక రేటు ఉంటుందండి పిల్లలకి అంటే తీసుకుంటామండి పిల్లలకి మూడు వందలు ఆడవాళ్ళకొక జతకొచ్చి ఐదు వందలు మగవాళ్ళకి నాలుగు యాభై నాలుగు వందలు తీసుకుంటామండి కాని మీరు అంత మందికి ఒక నెలలో అంటే కష్టమండి మరీ ఒక నెలలో అంటే మిగతావి ఇచ్చిన వాళ్ళుంటారు కదండి మాటిచ్చేసినోళ్ళవి ఉంటాయి కదా కొంత మందివి కాకపోతే మీవే చేయాలంటే ఒక నెలలో కష్టం అవుతుండండి ఒకవేళ మీకు నేను చేయగలిగితే ఒక పదిహేను రోజులు అటు ఇటులో అవుతుందండి మరి చేయగలిగితేనండి మీరూ ఒక నెలా పదిహేను రోజులు నెల

అంటే ఎక్కడండి మన ఊర్లో మన ఊరు హై స్కూల్ ఏనా అండి మీది సరే అండి అదే ఏ టైంలో రమ్మంటారండి

అంటే కొలతలకి వస్తారు కదండీ మా వాడికి అక్కడ ఇద్దురుగాని కానీ ఎంతంటారండి ఆరు వందల మందికంటే అవుతాయండి మరి దగ్గర దగ్గరగా ఒక ఐదు వేలు ఇచ్చి పంపండి ప్రస్తుతానికి మిగతా పిల్లలకి క్లాతు గట్రా అంత మీరే ఇస్తారు కదండి కుట్టు కూలీయే కదా మాకు మాకు ఇచ్చేది మొత్తం మీరే తెచ్చుకుంటారు కదండి మావాడు రేపొస్తాదండి మా దగ్గర పని చేసేవాడు కొలతలు తీసుకుంటానికి ఆ అబ్బాయికి ఒక రోజులో అవ్వకొట్టేయండి మరీ నెలా పదిహేను రోజులన్నారు కాబట్టి మేము ముందు నుంచే పని చేయడానికి చూస్తామండి మాస్టరు ఇలా అడుగుతున్నాని ఏమీ అనుకోరు కానీ మనం మన స్కూల్లో బాగానే ఉంటుందాండి చదువు గట్రా అదే అండి మేము

అదే అండి గవర్నమెంట్ స్కూలులో పైగా స్కాలర్షిప్ కూడా ఇస్తారండి అది వదిలేసి అండి చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఈ ఇన్ని ఇస్తున్నా అదే ఇన్ని సౌకర్యాలున్నా గవర్నమెంట్ స్కూల్ని వదిలేసీ అలా మా చిన్నప్పుడు అన్నీ గవర్నమెంట్ స్కూళ్ళే కదండి ఈ మధ్య అంటే వచ్చాయి కానీ ఇవి సరే అండి అయితే అదే

ఎక్కువ అయిపోతుందండి అదేలేండి అదేలేండి అయితే అంటే సరేలేండి ఈ మధ్య అన్నీ సౌకర్యాలున్నాయండి భోజనం పెడుతున్నారు అవి పెడుతున్నారు సరే అండి మా దగ్గర పని చేసేవాడు వస్తాడులేండి రేపు మీ నెల లోపు అవ్వడానికి ట్రై చేస్తాములేండి పిల్లలు మళ్ళీ స్కూళ్ళు మొదలైపోతాయి కదండి చేస్తాలేండి అయితే ఉంటానండి గురుగారు భలే మర్చిపోయనండి మీరే గుర్తు చేసారు చెప్పండి అది చెప్పండి తీసుకుంటాను తొంభై నాలుగు యాభై ఏడు

అరవై ఆరు సరే అండి ఇది మా మా వాడికిచ్చి పంపిస్తానండి వాడు లోపలికొచ్చాక మీకు ఫోన్ చేయమంటాను మీరొచ్చి కొంచెం వాడిని పిల్లల దగ్గర వదిలేసి మీది మీరు చూసుకోండి మీ క్లాస్లు గట్రా